కులాంతర వివాహం అంటే లవ్ మ్యారేజ్ చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే ఎవరికి నచ్చితే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం ఇంకా కులాలు చూడకుండా చేయడం జరుగుతుంది ఇంక సవాళ్ళు అంటే ఏమున్నది పిల్లలు పుటినాక ఆటోమేటిక్గా వాళ్ళు వీళ్ళు కలుసుకోవడము పిల్లలు ఎవరనైనా పా బిడ్డ కదా అని మళ్ళీ వెళ్ళడం రావడం జరుగుతుంది ఇంక వేరే వేరేకన్నా అయితే అంటే కులములకెల్లి వాళ్ళని తీసివేయడం వీళ్ళు బిడ్డ ఇలా చేేసింది వీళ్ళ కొడుకు ఇలా చేశాడు అని తీసివేయడం అలాంటి పద్ధతులు ఇప్పుడు జరుగుతున్నాయి తక్కువ ఇంక అప్పటికి ఇప్పటికి చాలా మారింది ఇప్పుడు ఏ క్యాస్ట్ అయినా గానీ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు ఎక్కడైనా ఎవరైనా నచ్చినట్లయితే అంత ఇప్పుడు క్యాస్ట్ పరంగా ఏం పట్టించుకోవడం లేదు అప్పుడు మొత్తమే కులం క్యాస్ట్ కులాలకళ్ళ తీసివేయడము వాళ్లని ఇంక రానివ్వద్దు అక్కడ నుంచి వీళ్ళకు కులాంతరం ఏమో వీళ్ళ కులాంతనకిచ్చి మొత్తం తీసేసినట్టే వాళ్ళకి ఏం సంబంధం లేకుండా ఉండాలి అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ చేసేది కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు ప్రస్తుతానికి ఏ క్యాస్ట్కి అయినా వన్ మంత్ టూ మంత్ కొంచెం కోపంగా ఉండే తర్వాత మళ్ళీ ఒకటయిపోతున్నారు అలా నడుస్తుంది ప్రస్తుతం